మాకు కొన్ని కినాన కిరాణా సరుకులు కావాలండి మాకు పంచదార ఎంత షుగర్ ఎంత పడుతుంది అండి ప్యాకెట్ ఎలా పడుతుంది లూస్ ఎలా పడుతుంది కేజీ నూట యాభై రూపాయలు పడుతుందా లూజు లూజే ఎక్కువ మరీ అంతలా చెప్పేస్తున్నారు ఏంటి మీది మంచి కంపెనీ అని ఫోన్ చేసానండి మీరు మరీ ఎక్కువ రేట్లు చెప్పేస్తున్నారు మేము ఫంక్షన్ చేసుకోవాలి మాకు షుగరు ఒక యాభై కేజీలు కావాలి మీరు ఏమైన తగ్గించగలిగి ఇవ్వగలరా లేదా మేము ఒక కేజీ రెండు కేజీలు కాదండి యాభై కేజీలు తీసుకుంటున్నాం మీరు కనీసం ఒక రూపాయి కూడా తగ్గించకపోతే నేను ఇంకా ఏం చెప్పలేనండి ఇంకా తీసుకుంటానండి కందిపప్పు అని మినపప్పు అని బుళ్ళు టీ పొడి ఇయన్ని కావాలండి నాకు సరేనండి రాసుకోండి మినపప్పు పదికేజీలు అవునండి

ఒక పాతిక కేజీలు సెనగపిండి ఒక ఐదు కేజీలు ఒక

యలక వెయ్యి గ్రాములు ధనియాలు వెయ్యి గ్రాములు తరువాత ఎండు మిర్చి ఒక యాభై గ్రాములు ఐదొందలు గ్రాములు కారం ప్యాకెట్ ఒక ఇరవై ఐదు కేజీ ప్యాకెట్ తరువాత ఆటా చపాతి పిండి ప్యాకెట్ తరువాత ముప్పై ప్యాకెట్లు పంపించండి ఒక రెండేసి కేజీలు ఇంకేమన్న మర్చిపోయింటే నేను మళ్ళీ కాల్ చేసి మీకు దీనికి బిల్